ఏమండి చెప్పండి హౌస్ రెంట్కి కావాలండి ఏ ఏరియా అండి శాంతినగర్ మినిమం ఏడువేలు ఎనిమిది వేలు నుంచి ఉంటాయండి పైనే కాని లోపు ఉండవండి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను వస్తుంది వాటర్ ట్యాంక్ అవి అవి ఎవరికి వాళ్ళకు సెపరేట్ ఉంటుంది కరెంటు కూడా ఎవరి మీటరు వాళ్ళదే ప్రజెంట్ ఎంటర్ అయితే మీకు మామూలు ఇల్లు జాన్కులు చిన్న చిన్నదైతే నాలుగు వేలు ఐదువేలులో ఉంటాయి మీకు అపార్ట్మెంట్స్ కావాలంటే పదిహేను వేలండి వాటర్ సప్లై మాత్రం తిరుగుండదు శ్రీరామ్ నగరైతే మీకు ఐదారు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది రూమ్స్ సైజును బట్టి రోడ్లు కూడా బాగుంటాయి మీకు విశాలంగా ఉంటుంది చాలా ఫైవే ప్రశాంతంగా కూడా ఉంటుంది కొంటానిక వాటర్ ఫెసిలిటీకైతే మీకు ఇక్కడ ఎన్ఆర్ పేట కంటే సూపర్ అండి

బాగుంటుందండి దొండపాడైతే ఇంకా మీకు పల్లెటూరిలో ఉన్నట్టే ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది ఓకే అండి ఏమైనా కొంటానంటే ఇళ్ళు ఇళ్ళు కూడాను పురమాయిస్తాం ఓకే అండి ఓకే